ఏది నాటాలి ఎప్పుడు నాటాలి అని ఇలా నిర్ణయిస్తాం అంటే వాతావరణం వర్షం ఆధారంగా నిర్ణయిస్తాం వరి వర్షాకాలం జులై లేదా జూన్ మంత్లో నాటుతాం మిర్చీ మిర్చి కూడా అక్టో ఆగస్టులో అలా నాటుతూ ఉంటా మా ఊరిలో ఒకతనున్నాడు ప్రశాంతని అతను ఈ వ్యవసాయం గురించి చాలా అనుభవం ఉన్నవాడు అతని దగ్గర అందరు సలహలు తీసుకుంటారు అతను ఎప్పుడు నాటాలి ఏవిధంగా నాటితే పంటలొస్తాయి ఇలా ఏమి నాటాలి ఏ ప ఏ పద్దతిలో వ్యవసాయం చేయాలి అని అతన్ని అందరు సలహాలు అడుగు అతను అతను చాలా పంటలు పండిస్తాడు అతను నాటిన మొక్కలు ఉన్నా అన్ని ఎన్ ఎంతో అద్భుతంగా ఉంటాయి అతను ఎంతో అభివృద్ధి చేసాడు మా ఊరిలో అతన్నే ఎవరయిన సలహాలడుగుతారు అతనొక అతను మా ఊరిలో ఒక టార్చ్ బాయ్ అతను దేన్ని ఎప్పుడు నాటాలి ఏ ఎందుకు నాటాలి ఏది నాటితే ఎక్కువ ఆదాయమొస్తది ఏది నాటితే ఎక్కువ దిగుబడి ఇస్తుంది ఏది ఎప్పుడు రసాయనాలు వేయ ఏ వేయకూడదు సాంఘిక పద్దతిలోనే చేయాలి ఏదయిన అని అతను చెపుతాడు అతను అతను చెప్పితే మా ఊరిలో వింటారు అదే మా మా చుట్టు పక్క గ్రామాలలో కూడా అతని దగ్గరికొచ్చి ఏది ఎప్పుడు నాటాలి ఎలా నాటితే బాగుంటుంది ఇపుడు ఏ ఏ పంటేస్తే ఎలా దిగుబడి వస్తుంది ఏదేస్తే బాగుంటుంది అని అతన్ని అడుగుతారు అతను అతను చాలా గొప్పవాడు అతని అతన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకా చాలా ముందున్నారు అందులో రాజు దేవరాజు ఇలాంటి వారందరు నాటుతూనే ఉంటారు ఎప్పటికి అత అతను నా వరిని నా మన సంవత్సరానికి వరి మూడు పంటలు నాటిస్తాడు మూడు పంటలు వేస్తాడు అత అతను నా నా నాటడానికి